తోట పని చేయడం నాకు ఎందుకు అభిరుచిగా మారింది అంటే ఈరోజుల్లో ప్రజలందరూ కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు కావున సేంద్రియ ఎరువుతో పండించిన మంచి మంచి కూరగాయలు పండ్లను మాత్రమే తీసుకుంటే ప్రజల ఆరోగ్యం కొంత వరకు అయినా బాగుంటుంది అని నేను తోట పని చేయడం అభిరుచిగా మార్చుకున్నాను ఈ తోట పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సేంద్రియ ఎరువులతో ఈ తోట పని చేస్తున్నాను ఈ తోటి పని చేయడం నాకు ఎవరి దగ్గర నుంచి ప్రేరణ వచ్చింది అంటే మా అమ్మ వాళ్లు మొదటి నుంచి ఈ తోట పని చేస్తున్నారు అలా వాళ్ళు చేస్తూ ఉండడం వల్ల నాకు కూడా మొదలుపెడితే బాగుండు అనిపించి నేను వాళ్ళని చూసే ప్రేరణ తెచ్చుకున్నాను ఓకే సార్